మేము ఎక్కువగా ప్రెజర్ కుక్కర్ వాడము మేము మట్టి పాత్రలో కుండలో చేసే అన్నాన్ని మాత్రమే తింటు ఉంటాము మరియు మన గిన్నెలు అవి వాడుకుంటు ఉంటాం మూతలు లేనివి మేము ఎక్కువ వాడతాం ఎందుకంటే మూతలు లేని ఇట్లా వీటిలో కట్టెల పొయ్యిమీద వండుకొని తింటు ఉంటే చాలా బాగుంటుంది మరియు అన్నం ఇంకా చాలా ఉక్కుతుంది బాగుంటుంది తినడానికి ఇంకా అందరు ఎక్కువ ఇష్టపడుతు ఉంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తినేటప్పుడు ఇంకా మంచిగా తియ్యగా ఉంటుంది అన్నం మళ్ళీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రెషర్ కుక్కర్లలో పెట్టుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతు ఉంటాయి మళ్ళీ అందులో విటం ఒక్కసారి ప్రెజర్ కుక్కర్ ఓపెన్ చేయగానే మొత్తం లేచిపోయి పడుతుంది అన్నం కొంతమంది తియ్యరాక మళ్ళీ మట్టి సామాగ్రిలో వండుకొని తింటు ఉంటే బాగుంటుంది చాలా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తు ఉంటాయి కాబట్టి మేము ఎక్కువగా మట్టి పాత్రలో వండుకొని తింటు ఉంటాము మరియు గిన్నెలలో వండుకొని తింటాం గంజలు అంటారు గిన్నెలు అంటే గంజలలో వండుకొని ఎక్కువగా తింటు ఉంటాం చాలామంది అట్టనే తింటు ఉంటారు మా కాడ